చేపలు పట్టడానికి సంబంధించి పర్యావరణ సమస్యలు కొన్ని ఉన్నాయి ఇందులో అతి ముఖ్యమైన సమస్యలు వీటిని నీటి కాలుష్యం వసతి అపహరణ మరియు జల విడుదలతో సంబంధించినవి నీటి కాలుష్యం చేపలు తమ నీటి విధిని చేపటానికి నీటిని ఉపయోగిస్తారు పట్టటానికి నేర్పించే ఈ నీటి అవశేషాలు అనేక సమస్యలను సృష్టించగలిగినవి వనస్వతి అపహరణ చేపలు చేపల నితండు అహా అపహరిస్తాయి ఇది సముద్ర జీవుల జీవితాలను ప్రభావితం చేస్తుంది మరియు వనస్పతి సమృద్ధిని అపకరిస్తుంది జలవిడుదలతో సమస్యలు చేపలు జలవిడిదిలతో వినియోగిస్తాయి ఇది అనేక జలస్రావ వనరులను ప్రభావితం చేస్తుంది మరియు జల విడుదలను గ్లాసేండ్లు పరిరక్షణకు అడ్డు ప్రముఖ సమస్యలను సృష్టించబడుతుంది